హలో చెప్పండి చెప్పండి అది ఫేషియల్ అండి ఫేషియల్ ప్లస్ ఐబ్రోస్ అండి అన్నీ ఉంది లెండి మొత్తం రిక్వైర్మెంట్ ఉంది కట్ కట్ అయితే ఎంతండి హెయిర్ హె హెయిర్ హెయిర్ కట్ కట్ అలా అంటారు కదా అలా అది ఎంత ఎంత కాస్ట్ అండి ఓకే ఫేషియలనూ ఐబ్రోస్ అండి ఓకే లేదు ఏం ఎలర్జీస్ అలా ఏం లేవండి అంతా బాధగానే ఉంటుంది ఏమైనా ప్యాకేజెస్ ఉన్నాయా అండి రెగ్యులర్ ప్యాకేజెస్ అలాగా ఫిఫ్టీన్ డేస్కి అలాగా ఓకే ఓక్ సరే సరే ఓకే అండి ఓ చెప్పండి చెప్పండి అవును ఓకే ఆయిల్ మసాజ అండి ఆయిల్ మసాజ్ ఓకే ఓకే మరి మేమే తెచ్చుకోవాలండి ఆయిల్ మీరే యూస్ చేస్తారా ఏదైనా మంచిది చూసి ప్రోడక్ట్ ఓకే ఓకే అండి హెన్నా అన్నీ కూడా చేస్తారు కదా హెన్నా మ్యా మ్యానిక్యూర్ పెడిక్యూర్ ఓకే ఓకే అండి ఎప్పుడు ఎప్పుడు ఫ్రీగా ఉంటుందండి అంటే ఈవినింగ్స్ అలా ఓకే ఓకే అండి నేను మీకు కాల్ చేసి వస్తానండీ నా ఫ్రీ టైం చూసుకుని మీకు కాల్ చేసి వస్తానండీ ఓక్ ఓకే అండి